తెలుగులో వ్రాసేటప్పుడు చదివేటప్పుడు నేను కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను అవెంటంటే చిన్నప్పుడు మా తెలుగు సారు చందుల ఆరడించుట అని ఒక పద్యభాగం అన్నమాట అందులో అయితే శ్రీకృష్ణుడు గురించి ఉంటుదన్నమాట ఆ లేసను అయితే ప్రతిపదార్థం పద్యాలు చెప్తున్నప్పుడు నాకు సరిగ్గా అర్థం అయ్యేది కాదన్నమాట అది నాకు నోరు తిరిగేది కాదు అయితే నేను దాన్ని వ్రాయమన్నప్పుడు బోర్డు మీద వ్రాయమన్నారు అది వ్రాయమన్నప్పుడు నేను సరిగ్గా వ్రాయలేదు అప్పుడు మా సార్ కూడా తెలుగు మీడియం అయ్యుండి తెలుగు సరిగ్గా రావట్లేదు అనేసి కోపడ్డారు కొట్టారు కూడా నాకు అదైతే చాలా మర్చిపోనండి ఇప్పటికీ ఇంకొకటి ఏంటంటే మాట్లాడేటప్పుడు నాకు కొన్ని కొన్ని పదాలు తడపడుతూ ఉంటాయన్నమాట అదేంటంటే స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక ఒక పదం మర్చిపోవడం ఒక పదం తప్పుగా పలకడం అలాంటివి చేస్తాను చాలాసార్లు మా ఫ్రెండ్స్ కూడా నవ్వే వారన్నమాట అలాగా తడబడుతూ ఉన్నప్పుడు నేనయితే చాలాసార్లు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నానండి ఆ తర్వాత ఎదిగి కొద్దిగా నాకు అవన్నీ పోయి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే మాట్లాడుతున్నాను